అవును మ్యాడమ్ చెప్పండి యా ఉన్నాయి మ్యాడమ్ స్కూల్ బ్యాగ్ కావాలా టూరిస్ట్ బ్యాగ్ కావాలా లగేజ్ బ్యాగ్ కావాలా ఎలాంటి బ్యాగ్ కావాలి మీకు అయితే స్కూల్ బ్యాగ్ అంటే విచ్ స్టాండ్ స్టాండెడ్ ఏ స్టాండెడ్ వాళ్ళకండీ బ్రాండెడ్ అంటే లివియా ఉందండీ లివియా ఈజ్ ద బెస్ట్ వన్ జారా ఉన్నాయి గానీ స్టాక్ లేదండీ ఇప్పుడు స్టాక్ స్టాక్ అయిపోయింది స్టాక్ లేదు లివియా అయితే చాలా ఉన్నాయి స్టాకు లివియాలో అయితే ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అండీ స్టార్టింగ్ ప్రైజ్ డిస్కౌంట్ అంటే లివియా కదా లివియా కంపెనీ కదా సిక్స్ పర్సెంట్ ఉంటుందండీ డిస్కౌంట్ ఆఫర్ అంటూ ఏముండదండీ కొంచెం డిస్కౌంట్ ఇంకా డిస్కౌంట్ కావాలంటే టెన్ పర్సెంట్ వరకూ డిస్కౌంట్ ఇస్తాం టూ బ్యాగ్స్ అంటే వన్ నోట్ బుక్ ఇస్తామండి ఒక లాంగ్ షీట్ నోట్ బుక్ ఇస్తాము వైట్ నోట్ బుక్ టు బ్యాగ్స్ తీసుకుంటే బుక్స్ అయితే ఏ ఫోర్ సైజ్ బుక్స్ ఉన్నాయి కింగ్ సైజ్ బుక్స్ ఉన్నాయి లాంగ్ నోట్ బుక్స్ ఉన్నాయి బుక్సులో చాలా టూ ఇన్ వన్ త్రీ హండ్రెడ్ ఓకే త్రి హండ్రెడ్ పేజెస్ అయితే ఫార్టీ ఫైవ్ రుపీస్ అండి కాస్ట్ దానిది బండెల్ అంటే బండెల్ ఉండదండి కేజెస్లో తీసుకుంటే కేజీ వెనుక ట్వంటీ పర్సెంట్ తగ్గిస్తామండి కేజీస్లో అవేలబుల్ ఉంటాయి కేజీస్లో తీసుకుంటే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ నార్మల్గా తీసుకుంటే ట్వంటీ ఫైవ్ ఉంటుంది జోమెంట్రికల్ అయితే ఫార్టీ ఫైవ్ ఉంటుందండి అంటే చెప్పాను కదండీ డిస్కౌంట్ ఉండదని బ్యాగ్స్ పైన ఫిఫ్టీన్ పర్సెంట్ బుక్స్ పైన ట్వంటీ పైన డిస్కౌంట్ అంటే బాక్సెస్ పైన డిస్కౌంట్ ఉంటుంది రీజనబుల్ ప్రైజెసు అన్నీ బ్రాండెడ్ అన్నీ క్వాలిటీ ఉంది విత్ వన్ ఇయర్ వారంటీ బ్యాగ్స్ ఇస్తామండీ ఓకే మ్యామ్ త్యాంక్ యూ